ఎస్ సార్ చెప్పండి సార్ కాఫీ షాప్ ఇది సార్ మనకి హాట్ టీ హాట్ టీ అలాగే కోల్డ్ టీ గ్రీన్ టీ లెమన్ టీ బ్ల్యాక్ టీ ఇవన్నీ ఉన్నాయి సార్ అవైలబుల్లో ఆఫీస్ ఉన్నాయి క్యాపిచునో ఇవన్నీ మా హోటల్లో చాలా ఫేమస్ మా రెస్టారెంట్లో టీ షాప్లో సార్ సార్ టీకి ట్వంటీ ఫైవ్ రుపీసు కాఫీకి తర్టీ ఫైవ్ రుపీసు అలాగే మన క్యాపిచునోకి సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ సార్ మార్నింగ్ నైన్ టూ టెన్ తర్టీ వరకు షాపు ఓపెన్ ఉంటుంది సార్ మీరు ఆఫ్టర్నూన్ టైంలో గానీ ఎప్పుడు వచ్చినా మేము ఫ్రీగానే ఉంటాము అంతా రష్ ఏం ఉండదు మా సైడ్ ఇక్కడ సార్ మా కాఫీ షాప్లో అంటే రిజర్వేషన్ ఉండే లేదు మీరు ఎప్పుడు వచ్చినా ప్లేసెస్ దొరుకుతాయి మీకు మీరు వస్తే మేము తీస్తాము సార్ మేము పార్సల్ చేస్తాము బట్ ఏందంటే దాంతోపాటు మేము ఎక్కువ కాస్ట్ తీసుకుంటాము అండ్ ఇంకే చార్జెస్ తీసుకుంటాము ఒక ట్వంటీ రుపీస్ అలా ఎక్కువ తీసుకుంటాం ట్వంటీ రుపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం సార్ మేము సార్ టీలో అయితే ఎక్కువ మంది మా షాపులో గ్రీన్ టీ తీసుకుంటారు సార్ కాఫీ అయితే నార్మల్ కాఫీనే తీసుకుంటారు సార్ ఇలా మన సైడు చాలా ఎక్కువగా తీసుకుంటారు మాకైతే గ్రీన్ టీ ఎక్కువ లైక్ చేస్తారు సార్ మా సైడు సార్ మేము టీని కప్లోట కప్పులో చేస్తాము అలాగే మీకు ఎలా కావాలంటే అంటే ప్రైజ్ బట్టి మనం దాని యొక్క ప్లేసు తీసుకొని దాన్నిబట్టి ఇస్తాం మేము ఇస్తాం కాఫీ ఎంత క్వాలిటీ దాన్ని బట్టి మేము చూస్తాం ఇప్పుడు చాలామంది క్వాంటిటీ నార్మల్గా అయితే కప్పులో ఇస్తాము వాళ్ళు ఇచ్చే మనీ ఎక్కువ ఇచ్చినారు అనుకో దాంతో గ్లాస్ చేంజ్ చేసి ఇచ్చేస్తాం మేము సార్ మాది ఇక్కడ హై బెంగళూరులో ఉన్నాం సార్ సార్ సార్ తప్పకుండా మీరు వచ్చాక మీరు ఒక్కసారి కలవండి ఇలానే ఫోన్ చేసాం అని చెప్పారనుకో మేము మీకు మంచిగా తీసుకొని అన్ని చేపిచ్చి మాది ఎక్కడ ఏది ఫేమస్ ఉన్నదో వాళ్ళని ఇది మీకు ఇస్తాం ఫోన్ చేసినందుకు ధన్యవాదములు సార్ ఓకే ఓకే సార్ త్యాంక్ యూ